నమస్తే చెప్పండి అమ్మా ఓకే అమ్మా అక్కడ ఎక్కడమ్మా ఏ కాలేజీలో జాయిన్ చదివినావు అమ్మ ఓకే ఓకే అమ్మ డేఫినెట్లీ సో నువ్వు పీజీ చేసాను అన్నావు కదమ్మ ఏ కాలేజీ చేశావు పీజీ ఓకే ఓకే ఓకే చూడమ్మ మేము యాక్చువల్గా అయితే మాకు ఇక్కడ బ్యాచ్వైస్ మేము ట్రైనింగ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్స్కి జాబ్ అనేది ప్లేస్ చేసి అదే జాబ్ వచ్చేలాగా మేము వాళ్ళని ట్రైన్ చేస్తాము అయితే యాక్చువల్గా అయితే మేము ఆ నాన్ టెక్నికల్ సైడ్ కోచింగ్ ఇస్తాము టెక్నికల్ సైడు కోచింగ్ ఇస్తాము టెక్నికల్ సైడ్ వచ్చేసరికి ఓకే ఓకే అమ్మ ఓకే నాకు అది అర్దమయింది అయ్ ఓకే అమ్మ ఓకే నాకు అర్దమయింది యాక్చువల్గా మేము మాస్ మాకు మా ఇన్స్టిట్యూట్లో వచ్చేసరికి మేము జావా టెక్నాలజీ పైతాన్ టెక్నాలజీ అలాగే డాట్ నెట్ పవర్ బీఐ ఇలా చాలా కోర్సులు మేము ఆఫర్ చేస్తాం పైథాన్ విత్ మిషన్ లర్నింగ్ కూడా మేము ఆఫర్ చేస్తాం బిగ్ డేటా కూడా మేము ఆ కోర్స్ ఆఫర్ చేస్తాం అయితే మీకు ఏ స్ట్రీమ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో చెప్తే ఆ స్ట్రీమ్ వైపు మేము మిమ్మల్ని ట్రైన్ చేసి ఒక జాబ్ వచ్చేటట్టు మేము కంపల్సరీ మా ఎఫెక్ట్ మేం పెట్టి మ్యాక్సిమం మీకు జాబ్ వచ్చేటట్టు మేము హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇవ్వగలం ఈ స్ట్రక్చర్ వచ్చేసరికి అమ్మ మీకు స్టార్టింగ్ వచ్చేసరికి మేము త్రీ లెవెల్స్లో డివైడ్ చేస్తాము బిగినరు అండ్ ఇంటర్మీడియటు అలాగే అడ్వాన్స్డ్ ఈ లెవెల్స్ వచ్చేసరికి మేము ఫస్ట్ వన్ అండ్ ఆఫ్ మంత్ వచ్చేసరికి బేసిక్స్ పైన ఉంటుంది ఇది బిగినర్ లెవెల్ ఉంటుంది ఈ బిగినర్ లెవెల్కు వచ్చేసరికి మేము ఫైవ్ థౌసండ్ చార్జ్ చేస్తాము తర్వాత మీకు ఇంటర్మీడియట్ లెవెల్ అని ఉంటుంది అది ఒక టూ మంత్స్ కోర్స్ ఉంటుంది ఆ టూ మంత్స్కి మేము దాదాపు సెవెన్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ మళ్ళీ చార్జ్ చేస్తాము తర్వాత అడ్వాన్స్ ఉంటుంది అది ఒక ఫోర్ మంత్స్ ఉంటుంది ఆ కోర్స్ వచ్చి డ్యూరేషన్ వచ్చేసరికి మీకు దానికి మేము దగ్గర దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ వరకు చార్జ్ చేస్తాం టోటల్ కోర్స్ అయ్యేటప్పటికి మీకు ఒక థర్టీ థౌసండ్ వరకు అవ్వచ్చు బట్ ఏంటంటే మేము ఇప్పుడు ప్రస్తుతం మా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ ఆఫర్ జరుగుతుంది ఓన్లీ ఫర్ ఎవరు అయితే ప్రీ ముందుగా రిజిస్టర్ అవుతారో ఈ సెప్టెంబర్ ఎండ్ కల్లా ఎవరు అయితే రిజిస్టర్ అవుతారో వాళ్ళకు మేము కొత్త బ్యాచ్లో జాయిన్ చేస్తాం

స్టూడెంట్స్ కూడా ఎక్కువమంది కోర్సులు సైడ్ ట్రైన్ అవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు సో నువ్వు ఓకే అమ్మ ఓకే డెఫినెట్గా మీరు మీ డీటైల్స్ ఒకసారి మాకు వాట్సప్ చేస్తే మేము మీ తీసుకుంటాం మీ ఫీడ్ బ్యాకు ఓకే అమ్మ ఓకే ఓకే థ్యాంక్ యూ